తన కూతురు అప్పుడే పుట్టిన పిల్ల తన కూతురికి తన తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగ అంటే ఎందుకంటే ఎలాంటి చెడు అనారోగ్య పరిస్థితులు రాకుండా తను చాలా చర్యలు తీసుకోవాలి ఎలాగ అంటే ముందుగా అప్పుడే పుట్టిన పిల్లను మంచిగా శుభ్రంగా మంచి స్నానము చేయించాలి ఎలాగ అంటే చల్లనీళ్ళు కాకుండా మంచి వేడినీళ్ళతో స్నానం చేయించాలి ఎందుకంటే చల్లనీళ్ళతో ఆనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశము ఎంతైనా తన కూతురికి ఉన్నది కాబట్టి ఎప్పుడైనా పుట్టిన పిల్లకు మంచిగా వేడి వాటర్ తోటి స్నానం చేయించాలి అలాగే తన కూతుర్ని ఎప్పుడైనా బయటకి తీసుకు వెళ్ళేటప్పుడైనా మరియు ఎలాగ చల్లదనం అప్పుడైనా కానీ తన కూతురిత మంచిగా దుస్తులు వేయాలి ఎలాగ అంటే చెవిలో కాటన్ పెట్టడం కానీ అలా పెట్టడం వల్ల చెడు గాలి పోయి పోకు పోకుండా ఆపుతుంది అందువల్ల ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తన కూతురికి రావు అలాగే మంచిగా దుస్తులు వేయాలి ఎలాగంటే స్వెటర్ కానీ మంచిగా మంచిగా తనకు తనకు పుట్టిన బిడ్డకు మంచిగా వెచ్చదనం ఇచ్చే బట్టలు వేయాలి అలాంటప్పుడు ఎలాంటి గాలి ఆమెకు రాకుండా ఉంటుంది అలాగే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తన కూతురికి రాకుండా ఎంతైనా ఉంటుంది అలాగే తన కూతురు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తన ఆహార పద్ధతులు మార్చాలి ఎలాగ అంటే తన తల్లి సమయానికి తన పిల్లకు పాలను ఇవ్వాలి దానివల్ల చాలా అనారోగ్యంగా అనారోగ్య పరిస్థితులు రాకుండా మంచిగా ఆరోగ్యంగా ఎప్పటికి ఉంటుంది ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ తను ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితులు అలాగే తన తల్లి ఎంతైనా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయద్దు మంచిగా సెరిల్యాక్ కానీ పాలు కానీ మంచిగా పౌష్ఠిక ఆహరం కానీ తీసుకోవాలి దానికి అది ఎంతైనా ముఖ్యం అలాగే